నమస్తే అండి చెప్పండి ఉన్నాయి అండి ఏ ఐస్ క్రీమ్ కావాలి అండి ఉన్నాయి అండి అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి అండి మీకు ఏమి ఏ ఫ్లేవర్ కావల్తే అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి సరేనండి కోన్స్ కూడా ఉన్నాయి అండి ఏ ఫ్లేవర్ కావాలి అండి బటర్స్కాచ్ ఉంది అండి ఇంకా బ్లాక్ కరెంట్ ఉంది అండి ఇంకా స్ట్రాబెర్రీ వెన్నెల చాక్లేటు పైన్ఆపిల్ ఫ్లేవరు అన్నీ ఉన్నాయి అండి నాలుగు కోన్సా అండి వీటికి పైన నట్స్ ఫ్రూటిస్ వేయమంటారా అండి

ఇంకా ఏమన్నా కావాలా అండి

అదే ఫ్యామిలీ ప్యాకు వన్ ఫిఫ్టీ అండి మీకు ఏ ఫ్లేవర్ కావాలి అండి ఫ్యామిలీ ప్యాక్లో అంతా ఒకే ఫ్లేవర్ ఉండాలా అండి అవును అండి

సరేనండి ఒక ఫ్యామిలీ ప్యాకు త్రీ కోన్స్ అన్నారు ఆ కోన్స్లో చాక్లెట్టు బటర్స్కాచ్ బ్లాక్ కరెంట్ అన్నారు కదా ఫ్లేవర్స్ మీరు సరేనండి బిల్లు బిల్ వచ్చేసి టూ ఫిఫ్టీ అండి సరేనండి